తెలుగు నా భాషైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే తెలుగులో మాట్లాడ్డం వల్ల మనకి అన్నీ అర్ధమవుతూ ఉంటాయి చాలా స్పష్టంగా ఉంటాయి అలాగే తెలుగు భాషలో మంచి మంచి నీతులు జాతీయాలు విత్పత్తర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు ఇవన్నీ కూడా ఉంటాయనమాట అంటే మనము కొంతమంది మన పట్టణాల్లో ఉన్నోళ్లేంటంటే భాష అంటారు గ్రామీణప్రాంతాల్లో ఉన్న వారు బాస అంటారు అంటే ఇది ప్రకృతి వికృతి అనిచెప్పి మనకి తెలుగులో నేర్పించటం జరుగుతుందనమాట అలాగే చాలా పదాలుంటాయి ఇప్పుడు ధరణి ధరియిత్రి జనని అనేసి ఉంటాయి అంటే ధరణి అంటే ఏంటి భూమి దీనికే నాలుగు రకాల పదాలు అవి ఎలాగ ఉపయోగ పడతాయంటే మనకి కవులు కవిత్వాలు చెప్పేటప్పుడు ఇంకా నవలలు రాసేటప్పుడు అందులో ఇలాంటి మంచి మంచి పదాలు ఉపయోగించటం జరుగుతుందనమాట అలాగే జనని ఇంకా అమ్మ మాత ఇలాంటివి రకరకాల అర్థాలేంటంటే మనకి తెలీవు ఒక ఒకటే అర్థం తెలుసు కానీ దీనికి ప్రత్యేకమైన అర్థాలు కూడా ఉన్నాయని చెప్పి మనకి నవల్స్ చదివినప్పుడు తెలుస్తూ ఉంటుంది ఇంకొకటేంటంటే మనకి తెలుగు నేటివిటీలో పల్లెటూరు గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడే భాష చాలా స్పష్టంగా ఉంటుందనమాట అది ఒక యాసతో కూడి ఉంటుందనమాట ఇది మనకి ఇన్నప్పుడు ఏంటంటే మనకిప్పుడు తెలుగు సినిమాల్లో కామెడీగా అది కూడా తీస్తున్నారు ఏంటండీ అనేది గోదావరి భాష అని ఏంటి అనేది తెలంగాణ భాష అని అలాగే రాయలసీమ భాషల్లో అనంతపురం ఒక భాష అలాగ మాట్లాడుతూ ఉంటారనమాట కానీ ఈ తెలుగు పదాల్నే వాళ్ళు కూడా ఇలాగ మాట్లాడ్డమనేది జరుగుతుంది తెలుగు అనేది చాలా మంచి భాష